నేను క్రొత్త డ్రాయింగ్ను ఏదైనా ప్రకృతిలో ఉన్న పక్షులు చూసి గీస్తూ ఉంటాను చేసినప్పుడు ఏదైనా నేను డ్రాయింగ్ గీసే టైంలో ఆన్ ఆన్లైన్ మూలాలను చూస్తాను నేను ఈ మధ్యన గీసిన డ్రాయింగ్ను పక్షి ఎగురుతూ ఉండగా చూసి దాన్ని గీసాను